నేను ముందే ఆహారం ఆర్డర్ చేసి ఉండగా పొరపాటున అవసరం లేని కొన్ని ఐటమ్స్ కూడా ఆర్డర్ చేయబడ్డాయి ఈ నేపథ్యంలో నాకు సంబంధితా రెస్టారెంట్ లేదా డెలివరీ సర్వీస్కు కాల్ చేసి నా ఆర్డర్ వివరాలు చెప్పి వాటిలో ఏవి కొనసాగించాలి ఏవి తీసివేయాలనే విషయంలో వివరంగా తెలియజేశాను ఉదాహరణకు నేను మసాలా దోశ పన్నీర్ బట్టర్ వంటివి ఆ ఆర్డర్ చేశాను కానీ పొరపాటునా గార్లిక్ నాన్ లేదా మలై కోఫ్తా వండి వాటిని తొలగించాలి సో ఈ విధంగా నేను కస్టమర్ కేర్కి స్పష్టంగా వివరాలను అందించాను నా ఆర్డర్ యొక్క సరైన ఆర్డర్ని తీసుకొని మార్చుకునే అవకాశం నాకు ఉంటుంది